మేము మీ దగ్గర ఒక రన్నింగ్ షూ కొన్నాము అది మాకు చాలా నచ్చింది అదే విధంగా దాని యొక్క ఉపయోగం మాకు చాలా ఉంది మేము అనుకున్నట్టుగానే అది మాకు చాలా ఉపయోగపడుతుంది దానికి కారణం మీరు ఇచ్చిన ఆ రన్నింగ్ షూ యొక్క నాణ్యత ఆ యొక్క నాణ్యత మాకు ఇంకా నచ్చింది ఎందుకు అంటే మేము దాన్ని చాలా వాడుతున్నాము అయినా కూడా అది ఎటువంటి పరిస్థితుల్లోనూ కుట్లు ఊడటం కానీ దుమ్ము పట్టిన అది మాసిపోవటం కానీ ఇలాంటివి జరగలేదు ఎందుకు అంటే దానికి కారణం మీరు మాకు ఇచ్చిన రన్నింగ్ షూ యొక్క నాణ్యత అదేవిధంగా దాని యొక్క నాణ్యత మాకు ఏ విధంగా ఉంది అంటే మేము ఎంత పరిగెత్తినా అది ఏమాత్రం తెగిపోతుంది అన్న ఆలోచన అయితే నాకు కలగట్లేదు కనుక నేను ఆ రన్నింగ్ షూ యొక్క నగదును మీకు చెల్లిచ్చాము కదా దానికి ఏమాత్రము ఇది తక్కువ అయితే కాదు దానికి ఇది సమంజసమే అదేవిధంగా మీరు ఇంతటి నాణ్యమైన షూని మాకు అందించినందుకు మాకు ఇది చాలా లావదాయకం అదేవిధంగా మీరు మాకు అందించినందుకు మీకు ఇది లాభదాయకమే ఈ షు యొక్క నాణ్యత మాకు ఎంతలా నచ్చింది అంటే దాన్ని వాడుతున్నంగా దాని యొక్క ఉపయోగం మాకు చాలా నచ్చింది దాని యొక్క ఉపయోగం మేము చాలా రకాలుగా వాడుతాం రన్నింగ్కి కానీ జాగింగ్కి కానీ అదేవిధంగా ఆఫీస్కి అదేవిధంగా వేరే పనిచోట్ల వెళ్లేందుకు మేము మీరు ఇచ్చిన ఈ షూనే మేము వాడుతున్నాము గనుక ఈ షూ మాకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దీని యొక్క పైన ఆ డిజైన్ను ఇంకా నచ్చింది దాని యొక్క రూపురేఖలు మాకు చాలా నచ్చాయి చూసే దానికి చాలా ముచ్చటగా బాగుంది